నమస్కారమండి ఎవరు కావాలండి లోపలకి రండి వచ్చి కూర్చోండి నేను కూడా చాలా రోజులుగా ఒక ఇన్సూరెన్స్ పాలసీని తీసుకుందాం అనుకుంటున్నాను వాటి గురించి నాకు కొంచెం వివరిస్తారా నేను మా ఆవిడ ఇంకా ఇద్దరు పిల్లలు ఉంటామండి ఎందుకండి అలాగా అండి అంటే ఇప్పుడు మా పిల్లల పేరున పాలసీని ఎన్ని సంవత్సరాలు కడుతూ ఉండాలి మనం పూర్తిగా ఇరవై సంవ త్సరాలు డబ్బులు కట్టాలాండి అంటే పాలసీ పూర్తయిన తర్వాత వెంటనే డబ్బులు ఇచ్చేస్తారా మరీ వడ్డీ ఎంత పడుతుందో కొంచెం చెప్తారా సరే అండి నేను కూడా నా ఫ్యామిలీని అడిగి మీకు చెప్తాను మీ నెంబర్ ఇచ్చి వెళ్ళండి సరే అండి